నేను నా స్నేహితులతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను నేను నా స్నేహితులతో కలిసి ప్రయాణం చేయాలనుకోవడానికి కారణం ఏమిటంటే వారితో పంచుకునే ఆనందం అనుభూతులు అన్నీ కలయికగా ఉంటాయి కనుక మేము తొందరగా ఆకర్షితులం అవుతాము కనుక వారు రోజు నాతో కలిసి ఉండేవారు కనుక వారితో ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను నేను నా స్నేహితులతో ప్రయాణం చేయాలని నాకు ఒక కోరిక ఆ కోరిక ఒకటి రెండు రోజులు ప్రయాణం చేయాలని కాదు ఒక ఆరు ఏడు రోజులపాటు ఉండే ప్రయాణం లాంటిది అయి ఉండాలని అనుకుంటున్నాను నేను నా స్నేహితులతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు వారితో చేసే వారితో కలిగే ఆనందం వారితో చేసే పనులు వారితో కలిసి పంచుకునే అనుభూతులను నా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంచుకుంటాను నేను ప్రయాణించాలనుకు ప్రయాణించాలనుకునే ప్రదేశం హైదరబాద్లోని పర్యాటక ప్రదేశాలు నేను నా స్నేహితులతో కలిసి హైదరబాద్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాను వారితో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళితే వారి వారితో నేను ఆనందంగా ఆ పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తాను మేము ముం ఒక రోజు పర్యాటక ప్రదేశాలకు వెళ్ళాలని బయలుదేరము వెళ్ళిన తరువాత అక్కడ మాకు ముందుగా జూ పార్క్ వెళ్ళాలని అనిపించింది మేము జూ పార్క్లోకి వెళ్ళాము నా స్నేహితులు అక్కడ రకరకాల జంతువులను చూసి వాటికి మా స్నేహితుల పేర్లు పెడుతూ వారిని ఎగతాళి చేశారు అలా నవ్వుకుంటూ ఆ జూ పార్క్ మొత్తం తిరుగుతూ మా స్నేహితులతో ఆనందంగా మాట్లాడుతూ జూ పార్క్ మొత్తం తిరిగి రకరకాల జంతువులను పక్షులను అన్ని రకాల అన్ని రకాల పాములను అన్నీ చూసిన తరువాత వాటి గురించి కాస్త మాట్లాడుకొని అక్కడి నుండి సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళాము అక్కడ మా కోసం ఎంట్రన్స్ పాస్ ఇచ్చిన తరువాత లోపలికి పంపారు అక్కడ మా స్నేహితులు ఎంట్రన్స్ పాస్ తీసుకొన్న తర్వాత కొద్దిసేపు బయట కూర్చొని కాస్త మాటలు మాట్లాడుకొని సాలార్జంగ్ మ్యూజియం లోపలికి వెళ్ళాము సాలార్జంగ్ మ్యూజియం లోపల ఉన్న అద్భుతమైన రాతి విగ్రహాలు ఏనుగు దంతాలు రెబెకా శిల్పం అవన్నీ చూసి మా స్నేహితులు ఆశ్చర్యపోయారు వారితో పాటు నేను కూడా ఆశ్చర్యపోయాను కానీ ఆ సాలార్జంగ్ మ్యూజియంలోని ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క వస్తువును దగ్గర నుండి ఆకర్షణీయంగా సందర్శించి వచ్చాము వారితో ఆ మ్యూజియంలో తిరుగుతుంటే ఆ అనుభూతి చెప్పలేనంత ఆనందంగా అనిపించింది నా స్నేహితులతో కలిసి ఆ మ్యూజియం మొత్తం అల్లరి అల్లరిగా తిరిగాము అలాంటి అనుభూతి నేను నా జీవితంలో ఇంకా ఎప్పుడు చూడలేనేమో అనిపించింది నా స్నేహితులు ఇంత అల్లరి చేసినా వారితో నాకు ప్రయాణించాలని అనుభూతి కలిగింది వారిని సాలార్జంగ్ మ్యూజియం సందర్శించిన తర్వాత చా చార్మినార్కు తీసుకు వెళ్ళాను చార్మినార్ దగ్గర చుట్టుపక్కల ప్రదేశాలను సందర్శించి చార్మినార్ పైకి ఎక్కి కాసేపు అక్కడ గడిపే కొద్దిసేపు మాటలలో కలిసిపోయి ముచ్చట్లుగా వేసి నా స్నేహితులతో కలిసి ఆహారం తిన్న తర్వాత తిరిగి మళ్ళీ నేను